సార్ సార్ టూ వెంకటేష్ టూ టూరిస్ట్ సార్ ట్రావెల్స్ సార్ ఇది ఇలా మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి ఇలా ఆర్డర్లో మంచిర్యాల ఉంది కదా అటువైపు టూర్ వేద్దాం అని ఒక మూడు రోజులు ఈ ప్యాక్ ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకుందాం అని ఫోన్ చేసాం అండి మేము ఒక వన్ డేలో వస్తాం సార్ అక్కడికి ఒక పదిహేను మంది ఉన్నాం సార్ ఓకే సార్

ఓకే సార్ హలో చెప్పండి సార్

ఓకే సార్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ అలా చూడడానికి మనకు ఎన్ని డేస్ పడుతుంది ఓకే ఓకే ఏమి ఉన్నాయి సార్ ఈ ఏరియాలో మనకు చూడడానికి ఓకే ఓకే వాటర్ఫాల్ సార్ అది అంత ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఎంత ప్యాకేజ్ పడుతుంది సార్ అలాగ అయితే మాకు ఓకే ఓకే సార్ ఓకే సార్ అక్కడికి వచ్చిన తర్వాత మనం డైరక్ట్గా మాట్లాడుకుందాం అది ఫుడ్ ఐటమ్స్ హలో సార్ అది ఎ అంటే ఇన్ని రోజు పడతుందా కదా సార్ మనకు ఎక్కడ స్టే చేయడానికి ఉండదు సార్ మనకు అంత కాటేజెస్ ఏమైన్నా ఉంటాయా సార్ ఇక్కడ

అవి అన్నీ మీరు చూకుంటారా సార్ అవి అంత ప్రెమెంట్స్ అన్నీ పే చేసుకోవడం అవి అన్నీ మాట్లాడుకోవాలి మీకు చెప్పడానికి ఓకే ఓకే సార్ అయితే మళ్ళీ కాల్ చేస్తాం సార్ మీకు ఇన్ఫామ్ చేస్తాను థ్యాంక్ యూ సార్